పశ్చిమగోదావరి జిల్లాలో ఆడవారికి విద్యా ఉద్యోగం సామాజిక స్థాయికి సంబంధించిన ప్రధాన సమస్యలో మొదటిది విద్య లేకపోవడం జిల్లాలోని చాలామంది ఆడపిల్లలకు ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేకపోతున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసుగల మహిళలు నలభై పాయింట్ రెండు శాతం మంది అక్షరాస్యులు ఇది జాతీయ సగటు అరవై ఆరు పాయింట్ ఆరు శాతం కంటే చాలా తక్కువ అలాగే లింగపక్షపాతనీ జిల్లాలోని ఆడవారు విద్య ఉద్యోగం మరియు సామాజిక స్థాయిలో అనేక లింగపక్షపాతాలను ఎదుర్కొంటున్నారు వారు తరచుగా పురుషులకంటే తక్కువ విద్య తక్కువ వేతనాలు మరియు తక్కువ అవకాశాలను అందుకుంటున్నారు జిల్లాలోని ఆడవారు పురుషులకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు వారు తరచుగా ఇంటి పనులు మరియు సంరక్షణ లో బంధించబడి ఉంటారు ఇది వారి విద్య మరియు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తుంది దీన్ని అవకాశాలను పెంచడానికి విద్య విస్తరించడం జరుగుతుంది జిల్లాలోని విద్య విస్తరించడం వల్ల ఆడపిల్లల్లో మరింత విద్య పొందే అవకాశం లభిస్తుంది ఇది వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి మరియు వారి సామాజిక స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది అలాగే జిల్లాలో ఉద్యోగ అవకాశాలను పెరుగుదల వల్ల ఆడవారు మరింత ఉద్యోగాలను పొందే అవకాశం లభిస్తుంది ఇది వారికి ఆర్థిక స్వతంత్రతను మెరుగుపరచడానికి అలాగే వారి సామాజిక స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది పశ్చిమగోదావరి జిల్లాలో ఆడవారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మరియు వారి అవకాశాలను పెరగ పెరుగుపరచడానికి ప్రభుత్వం మరియు సమా సమాజం కలిసి పని చేయాలి విద్యా ఉద్యోగం మరియు లింగ సమానత్త కోసం చర్యలు తీసుకోవడం ద్వారా మనం ఆడవారికి మరింత సాధికారత ఇవ్వడానికి మరియు వారి జీవితాలను మెరుగుపరచడానికి సహాయపడతాము